ఎస్ అండి మాకు ముందట మాకు ముందట గార్డెన్లాగా మా సార్ పూల చెట్టు బాగా పెడతారు ఆయనకు పూల చెట్టంటే బాగా ఇష్టం సో మాకైతే ఇట్లా వచ్చేసి మందారం పూల చెట్టు గన్నేరు పూల చెట్లలో త్రీ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి లైట్ ఆరెంజ్ ఒకటుంటుంది రెడ్ కలర్ ఒకటుంటుంది అండ్ లైట్ పింకిష్ ఒకటుంటుంది త్రీ టైప్స్ ఉంటాయి అండ్ వైట్ గులాబీ రెడ్ గులాబీ అండ్ హైబ్రిడ్ గులాబీ తర్వాతొచ్చేసి ఇంకేంటంటే చక్రం పూల చెట్టు ఆ ఇంకా మళ్ళీ ఇంకేంటంటే సన్ ఫ్లవర్ టైప్లో కొత్తగా వస్తున్నాయి ఫ్లవర్స్ అంటే డెకరేషన్ ఐటమ్ ఫ్లవర్స్ ఉంటున్నాయి కదా అవి అవన్నీ పెట్ పెట్టే మా ఇంటి ఎదురుగానే అంటే మా ఇంటి ముంగట గార్డెన్లా అంటే ప్లేస్లో ఓపెన్ ప్లేస్లో పెట్టారు మా సార్ అవి నాకు చూడ్డానికి చాలా బావుంటాయి అండ్ లుక్ కూడా బాగుంటుంది ఇంటికి కూడా మంచిగా అనిపిస్తాయి అవి అవి చెట్ల పూల పూల పూలను చెట్లను చూస్తే చాలా మంచిగా అనిపిస్తాయి మళ్ళీ మల్లె చెట్లు కనకంబరాల చెట్లు మా ఇంటి సైడ్ చాలానే పూల చెట్లు ఉన్నాయండి పూల చెట్లనే కాదు పెద్ద పెద్ద చెట్లు కూడా చాలానే ఉంటాయి ఎందుకంటే నార్మల్ అంటే ఒక మండల్ కదా విలేజ్ కదా మా కాబట్టి మాకు ఓపెన్ ప్లేస్ చాలా బాగా ఉంటుంది కాబట్టి పూల చెట్లు డిఫరెంట్ డిఫరెంట్ పూల చెట్లను పెట్టడానికి చాలా ఇష్టపడతాం ఇంకేందందంటే రెండు రకాల పూల చెట్లను అంటే అడ్డకోత అని చేసి చెట్టు పెడతారు అందులో అట్లా మా సార్ ఏం చేశారంటే రెడ్ కలర్ రోజ్ అండ్ వైట్ కలర్ రోజ్ రెండు అట్లా ఆ విధంగా పెట్టడం వల్ల అది ఏందంటే ఆ చెట్టు వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఫ్లవర్ వస్తుంది అది చాలా బాగుంటుంది అది నాకు చాలా చాలా ఇష్టం అట్లా పూలు చెట్లు పెంచడం నాకు చాలా ఇష్టం అండి